పిల్లల మెరుగైన అభివృద్ధి కోసం టీ వీ ఆన్లైన్లో మా ప్రస్తుత భాషల్లో మరింత విద్యాపరమైన కంటెంట్ను ప్రూవ్ పొందించాలనే ఆలోచన చాలా మంచిది బాలల భవిష్యత్తు తీర్చితిద్దడానికి సరైన విద్యాపరమైన సమాచారాన్ని అందించడం అత్యవసరం ఈ క్రమంలో కథల రూపంలో బోధన పద్ధతులు విజ్ఞానంతో కూడిన యానిమేటెడ్ వీడియోలు ఆటల ద్వారా నేర్చుకునే విధానాలు అలాగే సృజనాత్మకతను పెంపొందించే కంటెంట్ను రూపొందించాలి ఈ విధంగా పిల్లల టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగించుకుంటూ కొత్త విషయాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు